భారతదేశంలో భద్రపరచవలసిన కొన్ని భారతీయ కళలు వేదములు వేదాంగములు ఇతిహాసములు ఆగమ శాస్త్రములు న్యాయము కావ్యాలంకారములు నాటకములు గానము మరియు కామశాస్త్రము కవిత్వము దేశభాష జ్ఞానము వాచకము లిపి కర్మం స్వర శాస్త్రము శకునము సముద్రకము రత్న పరీక్ష స్వర్ణ పరీక్ష అస్వాల లక్షణము గజలక్షణము మల్లవిద్య పాక కర్మ దోహాలము అగ్ని స్తభవనము జల స్తభవన వాయు స్తంభావన మరియు తోలుబొమ్మలాట ఇలాంటి భారతీయ కళలు మరి ఎన్నో అంతరించిపోకుండా కనుమరుగు అవుతున్నాయి భద్రపరచినవల్సిన కళలలో తోలుబొమ్మలాట కావచ్చు కానీ సంగీతము మృగాయ అని దారు వేలా చర్మం ఇలాంటి మరిన్ని భారతీయ కళలు మనకు తెలిసినవే వేదములు ఇతిహాసములను ఆగమ శాస్త్రములు న్యాయమును మరియు ఇతిహా ఇతిహాసములు రామాయణం మహాభారత భగవద్గీత పురాణాలను మనము వచ్చి యొక్క వంశాలకును వంశ వంశమును కాని మనకు వచ్చే భవిష్యత్తులో కానీ ప్రతి ఒక్కరికి తెలియవలసిన ఇతిహారములను కాని లిపి కాని దేశ భాషలకు సంబంధించిన అక్షరముల నేర్పగా వ్రాయు విధానము వాచకము ఏ గ్రంథమునైనా తప్పు లేకుండా వినుసంపంగా అర్థమౌచుండగా చదువుని నది మరియు తోలుబొమ్మలాట మన చరిత్రను మనకు తెలియజేయునది రామాయణము మహాభారతము లాంటి మరి ఎన్నో కథలు పంచతంత్ర కథలుతో సహా మనకు తోలుబొమ్మలాటలతో మన యొక్క ప్రేక్షకులకు వాళ్ళు అంటే మనకు భారతీయులకు మన యొక్క గొప్పతనాన్ని మనకు చరిత్ర మన యొక్క భారతీయ గొప్పతనాన్ని వాళ్ళు మనకి ప్రతిష్టించేవారు ఈ యొక్క కళలను భద్రపరచవలసినది ఈ కళలు మరిన్ని కళలు ఎన్నో కళలు అంతరించిపోయాయి ఇప్పుడు మనకున్న కళలను మనం భద్రించకోవాల్సినవి ఇవి